నేను మా మొక్కలని మంచిగా చూసుకుంటానండి అవునండి ఎండిపోకుండా నీళ్ళు పోస్తాను పశువు ఎరువులనే వాడుతానండి రసాయినిక ఎరువులని వాడను ఒకవేళ నాకేమన్నా తెలియకపోతే మా తాతయ్య గారిని అడుగుతానండి అవునండి అవునండి మా తాతయ్య గారు మొక్కలు పెంచటంలో వ్యవసాయం చేయటంలో బాగా సీనియర్ అండి అవునండి చాలా ఎక్కువగానే చేశారండీ గత నలభై సంవత్సరాలు వ్యవసాయం చేశారండి మొక్కలు పెంచటం కానీ ఏ సలహా అయినా నేనను అతన్నే అడిగి తెలుసుకుంటా అండి అతనికే బాగ తెలుస్తాయని అవునండి అవును సార్ అయితే సరే సార్ అయితే ఉంటాను సార్ ఓకే సార్